అవును ఎందుకు అని అంటే ఇక్కడ వనరులు ఎక్కువగా లేకపోవడం వలన జనాభా ఎక్కువ అవడం వలన సరైన సరిపడా అన్నీ లేకపోవడం వలన ఏమవుతుందంటే ఏదన్నా అనుభవం ఇది వచ్చినప్పుడు జబ్బు చేసినప్పుడు వెళ్తే గనక వెంటనే అయితే కనక దొరకదు కొంచెం వెయిట్ చేయాల్సి ఎదురు చూడవలసి వస్తుంది కాబట్టి అది ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు